నమస్కారమండి నా పేరు మహిత అండి చెప్పండి అవునండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు ఉన్నాయండి చేస్తానండి సరేనండీ తప్పకుండా చెప్తాన్ మీకు నేను కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నానండి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అయన్ని చాలా ఉన్నాయండి తప్పకుం నండి వైజాగ్లో ఆర్కే బీచ్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది ఇంకా కాకినాడ బీచ్ అండి ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అది చాలా ఫేమస్ అండి మారేడు మల్లి ద్ ది రిసార్ట్సు లంబసింగి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి చాలా బాగుంటుంది అంతే కాకుం యా యానం ఉంతుంది అండి అది కూడా ఫారెస్ట్ ఏరియా అది కూడా చాలా బాగుంటుంది అండి కోరింగా అని అవునండి ఇంకా అరకు కూడా బాగుంటుంది అండి వైజాగ్లో అక్కడ గుర్రాలు వాటర్ ఫాల్స్ అరకు వెళ్ళండి అక్కడ చాలా బాగుంటుంది అక్కడ ప్రకృతి అంతా చూడడానికి బాగుంటుంది ఉదయాన్నే వచ్చి ఆ సూర్యుడు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండి అక్కడ మంచు కూడా అసలు చాలా మంచిగా ఉంటుంది సరే తప్పకుండా అండి ఇంకా మీరు గుళ్ళకి వెళ్లాలనుకుంటే తిరపతి ఉందండి చిన్న తిరుపతి పెద్ద తిరుపతి సరేనండి